నేను ఒకసారి పర్యావరణంకి సంబంధించిన గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన డ్రాయింగ్ వేసాను ఆ ఆ డ్రాయింగ్ అనేది నాకు డిస్ట్రిక్ట్ లెవెల్ల్లో పేరు తెచ్చింది నాకు బహుమతి కూడా వచ్చింది మా కలెక్టరుగారి చేత నాకు బహుమానం లభించింది ఒక ప్రైజ్ లభించింది అంతేకాకుండా నాకు ప్రైజ్ మనీ కూడా వచ్చింది ఒక పదివేల ప్రైజ్ మనీ వచ్చింది దానితో నేనింకా వేరే ఐటమ్లు డ్రాయింగ్ని మేరుగు మెరుగుపరుచుకోడానికి ఇంకా వేరే ఐటమ్లు కూడా కొనుక్కుని మెరుగుపరుచుకున్నాను ఇంకా క్లా క్లాసెస్కి కూడా వెళ్ళాను మా తల్లితండ్రులు నన్ను నా డ్రాయింగుని చూసి చాలా గర్వపడతారు ఎందుకంటే నేను పర్యావరణ పరిరక్షణ గురించి ఎక్కువ డ్రాయింగు చేస్తాను నేను ఎకో ఫ్రెండ్లీ డ్రాయింగు చేస్తాను కాబట్టి నన్ను చాలామంది మెచ్చుకుంటారు నా ఫీడ్బ్యాక్లో గూడా గురించి గూడా చాలామంది అడుగుతూ ఉంటారు నేను చెపుతూ ఉంటాను ఎందుకంటే నేను పర్యావరణం పరిరక్షించాలి అనే ఉద్దేశ్యంతో నేను అన్నిరకాల డ్రాయింగ్లు గీస్తాను కాబట్టి మళ్ళీ అవి కూడా ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి పర్యావరణాన్ని కలుషితం చేసేవిధంగా ఉండదు కాబట్టి నా డ్రాయింగ్స్ అనేవి చాలామంది ఇష్టపడతారు కొన్ని అవార్డ్స్ను కూడా తెచ్చిపెట్టింది నేనిప్పుడు నేషనల్ లెవెల్ల్లో ప్రైజ్ తీసుకోడానికి కృషి చేస్తున్నాను నా డ్రాయింగ్స్ అనేవి నేషనల్ లెవెల్ల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ల్లో కూడా వెళ్ళాలి అని నేను ఆశిస్తున్నాను నేను ఆ విధంగానే గీస్తాను